అవును నేను ఒకసారి కేరళలోని కుమరకోమ్ భడ్ వెళ్ళాను అది నాకు ఒక అద్భుతమైన అనుభవంగా పోయింది అక్కడ అనేక విదేశీ మరియు దేశీయ పక్షులను దగ్గరగా గమనించాను ముఖ్యంగా సైబీరియన్ క్రేన్లను చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది అవి నల్లని రెక్కలతో తెల్లటి శరీరాన్ని కలిగి ఉండటం చాలా ఆకర్షణీయంగా అనిపించింది ఈ అనుభవాన్ని నా స్థానిక ప్రాంతమైన హైదరాబాదులో గల షామీర్పేట్ సరస్సు లేదా నెక్లెస్ రోడ్డు వద్ద పక్షులను చూడటంలో పోలిస్తే పోలిస్తే చూస్తే కొన్ని తేడాలు కనిపించాయి స్థానికంగా ఎక్కువగా మనం సాధారణంగా చూసే కాకి పిచుక బతక్ కోకిల వంటి పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి ఇవి మనకు పరిచమైనవి కానీ ప్రత్యేకంగా తక్కువగా అనిపిస్తుంది అయితే వేరే ప్రదేశాల్లో ముఖ్యంగా శాంచువైలలో పక్షుల నడకలు శబ్ శబ్దాలు ఎగిరే తీరులు కూడా భిన్నంగా ఉంటాయి అక్కడి వాతావరణం తడి భూములు చెట్లు పక్షులకు సహజ వాతావరణాన్ని అందించడంతో వారు స్వేచ్ఛగా తిరుగుతారు అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఒక సహజ జీవ వైవిధ్య ప్రపంచంలో ప్రవేశించినట్లు అనిపిస్తుంది ఇలా చెప్పాలంటే నా స్థానిక ప్రాంతాలలో పక్షులను గమనించడం కూడా ఒక మంచి అనుభవమే కానీ వేరే ప్రాంతాలలోని పక్షుల సందర్శన ద్వారా మనకు ఒక కొత్త దృకృథం అవగాహన మరియు ప్రకృతితో మరియు అనుబంధం ఏర్పడుతుంది